స్టేషనరీ షాపా అండి బ్యాగ్స్ ఉన్నయా అండి చిన్నపిల్లలకి బ్యాగ్ ఉందా చిన్నపిల్లలకి అంటే నర్సరీ నుంచి ఫోర్త్ క్లాస్ పిల్లలకి కాస్ట్ ఎంత అండి ఒకటి ఓకే అంటే పెద్ద బ్యాగ్స్ ఇంకా అహా లేడీస్ బ్యాగ్ అంటే హ్యాండ్బ్యాగ్స్ కూడా ఉన్నయా ఆహా ఇప్పుడు క్వాలిటీ ఉండే క్వాలిటీ ఓకేనా క్వాలిటీ ఎట్లా అన్నా ఇది

లగేజ్ బ్యాగ్స్ ఉన్నాయా అండి పెద్దవి ఎంత ఎంత కెపాసిటీ ఉందండి

ఓకే ఓకే కాస్ట్ ఎంత అండి అవునా ఇప్పుడు స్పోర్ట్స్ కిడ్స్ బ్యాగ్స్ అయిన అవన్నీ అవైలబులేనా అంటే అవైలబుల్ ఉన్నయా ఓకే ఓకే

ఓకే ఓకే కాలేజ్ బ్యాగ్స్ ఉన్నాయా అండి డిగ్రీ చదివే పిల్లలకు అయిన అది కాస్ట్ ఎంత అండి చిన్నది

బ్యాగ్ అది

ఓకే ఇప్పుడు స్టే స్టేషనరీ షాప్లో ఏమి ఉన్నాయండి మీ షాపులో ఓకే అండి ఓకే అన్నీ రీజనబుల్ రీజనబుల్ రేటు ఇవ్వగలుగుతారా మీరు సరే అండి సరే ఓకే అండి థ్యాంక్ యూ